నాకు స్కూల్లో మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది మా తండ్రిగారు వ్యాపారం చేయడం వలన ఎక్కువగా డబ్బులు లెక్క పెట్టడం ఇలాంటి వాటి వలన నాకు లెక్కల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది అదే విధముగా మాకు లెక్కల్లో సార్ కూడా బాగా చెప్పేవారు దీని వలన లెక్కల మీద నాకు ఒక మంచి ఫేవరెట్ సబ్జెక్టుగా మారింది ఈ లెక్క సబ్జెక్ట్ అనేది నాకు జీవితంలో ఒక మంచి సపోర్ట్గా ఉండి నేను ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ చేసానంటే దానికి కారణం నాకు ఇష్టం ఈ సబ్జెక్ట్